మీ వద్ద కొనుగోలు చేసిన వైర్ పట్టకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంది అది జారిపోకుండా కూడా చాలా బాగుంది ఏ వస్తువునైనా ఎలా అయినా ఆ పట్టకర్రతో కత్తిరించడం చాలా సులువుగా ఉంది మార్కెట్లో ప్రస్తుతం దొరికే వాటికన్నా ఈ పట్టకర్ర చాలా బాగుంది అంతేకాకుండా దానియొక్క ధర కూడా మాకు అందుబాటులో ఉండడం చాలా సంతోషకరం కొంచెం మందంగా ఉన్న వస్తువుల్ని కూడా అది చాలా సులువుగా కత్తిరించడానికి వీలుపడుతుంది ఆ పట్టకర్ర బలముగా కూడా ఉంది పొరపాటున కింద పడిపోయిన కానీ అది పగలలేదు మొత్తానికి ఈ పట్టకర్ర నచ్చింది